హలో నమస్తే అండీ నేను ఆంధ్రప్రదేశ్కి టూర్ టూర్ నుంచి రావాలనుకుంటున్నానండి తెలంగాణ నుంచి వస్తున్నానండి నేను విశాఖపట్నంలో చూడాలనుకుంటున్నానండి ఎన్ని రోజులు చూపిం ఎన్ని రోజుల్లో చూపించగలరండి నేను వన్ వీక్ ఉండాలనుకుంటున్నాను వన్ వీక్లో వన్ వీక్ ఉండాలనుకుంటున్నాను మేము ముగ్గురం వస్తామండీ పొద్దున్నకి రండి

జెంట్స్ ఇద్దరు లేడి ఒకరు ఒకేనండి థ్యాంక్ యూ